మా ప్రాంతంలో ఎక్కువగా వరి ఉత్పత్తి అవుతుంది ఎక్కువ దిగుబడి వస్తుంది ఎకరానికి నలభై బస్తాల వరకు వస్తుంది అదే విధంగా ప్రథమ స్థానంలో వరి ఉంటే రెండవ స్థానంలో మాకు మొక్కజొన్న ఎక్కువగా దిగుబడి వస్తుంది మొక్కజొన్న మాకు అధికంగా దిగబడి రావటం కూడా జరుగుతుంది ఇప్పుడు ఒకప్పుడు కన్నా దీనివలన మేము ఆర్థికంగా సంతోషంగా ఉంటున్నాం కష్టపడ్డందుకు ఫలితం దక్కుతుంది వరి చేను అనేది ఇంత ఎక్కువగా రావటం అనేది ఇదే మాకు తొలిసారి దీనివల్ల మేము సంతోషంగా ఉంటున్నాము మాకు మామిడి తోటలు కూడా ఉన్నాయి మామిడి తోటలో కూడా ఎక్కువగా దిగబడిస్తున్నాయి అయితే మాకు వాణిజ్య పంట లాంటిది మాకు ఎక్కువగా అయితే వరి వస్తుంది